ఏ అయ్య గారు ఏంటి ఇలా వచ్చారు అయ్యగారు చెప్పండి బాగానే ఉంది సర్ చాలా క్వాలిటీగా జరుగుతుంది చూడండి ఇప్పటికి ఇంత చాలా వరకు అయిపోయింది ఒక నాలుగు ఐదు రోజులు ఉంటే ఫుల్గా అయిపోతుందండి ఎక్కడ సరిపోయినాయి సర్ ఇదిగోండి చూశాం ఈ రోజు ఆరుగురు వచ్చారండి అంటే నిన్న మొన్న పండక్కదండీ ఎక్కువ మంది రాలేదు ఈ రోజు సార్ ఎంతమంది వచ్చినా మీకు రో రోడ్ చేసి అప్పచెప్పేస్తానండి మీకు ఎందుకండీ మంచి క్వాలిటీగా చేస్తాను చూడండి ఒక సారి వచ్ అయిపోతుందండి నాలుగైదు రోజులలో అలాగ కాదు సార్ ఇసుక లేదండి ఇసుక లేక ఇసుక లేక కదండీ కాదండి ఇసుక లేదని ఆగిపోయిందండి పని ఆగిపోయింది కాదండి ఇసక లేదని ఆగిపోయామండి ఇసుకొస్తుంది కదా ఈ రోజు మొత్తం అయిపోతుందండి అయిపోతుంది సార్ ఇక మూడు నాలుగు రోజులలో ఫుల్ ఆఫ్జెఫ్ అప్పచెప్పేస్తాం అంటే ఇంత దూరం కదండీ ఇక్కడ వాటర్ ఉండాలి కదండి మరి కాంక్రీట్లోకి వాటర్ కూడా లేక కొంచెం ఇబ్బంది పడ్డామండి అయిపోతుందండి నాలుగైదు రోజులలో అయిపోతుంది అదేలేండి అయిపోతుందింలేండి నాలుగైదు రోజులలో ఫుల్గా చేసేసి అప్పచెప్పేస్తాం లేండి మీకెందుకు మంచి క్వాలిటీగా వేస్తాం అండీ మీకు క్వాలిటీ టెస్ట్ చేసినపుడు కూడా ఏమి ఎర్రర్ లేకుండా వచ్చేద్ది నీట్గా వేస్తున్నాము సార్ చాలా నీట్గా చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి రేషియో చూడండి ఒకసారి ఇసక అన్ని సిమెంట్ అన్ని నంబరు వన్ అదే సార్ మీకు మంచిగా మీకు మీకు ఎంత లేటైనా క్వాలిటీగా చేసి అప్పచెప్తాం అండి అంటే ఇక్కడ ఇసుక లేదండి వాటర్ లేదు మరి కాంక్రీట్లోకి వాటర్ ఉండాలి కదా అవా అదే వాటర్ లేదండి ఇంత లేటైదండి అయిపోతుందండి నాలుగు ఐదు రోజుల్లో మీకు అప్పచెప్పేస్తాం అదే లే సార్ అయిపోతుందండి మొత్తం అప్పచెప్తాం అంటే నేను ఈ వర్క్లోకి అనవసరంగా వచ్చానండి నాకేం ప్రాఫిట్ వచ్చే వర్క్ కాదు ఇది ఇదేదో మీరు మీరడిగారు కాబట్టి చేత్తన్నాను గానీ అసల అసలు ఈ వర్క్ నేను చేయకూడదండి చేయాల్సిన వర్క్ కాదు ఇది అదేలేండి అయిపోతుంది మాకేమైనా అడ్వాన్స్ ఎమన్నా ఇస్తారా అండి ఇంకా మాకేమన్నా అడ్వాన్స్ ఇస్తారండీ తీసుకున్నాంలే సార్ ఇంకా హై అదేంలేదు సర్ మీకు నాలుగైదు రోజుల్లో మొత్తం వేసి అప్పజెప్తాను ఈ ఒక్క రోజే ముప్పై ఈ రోజు అట్లీస్ట్ ముప్పై మీటర్లు ఏసి అప్పజెప్తానండి మీకు సాయంత్రం లోపు ఇపుడు ఎంత అయ్యిందండి ఎనిమిదిన్నర అయింది సాయంత్రం ఎనిమిదిన్నర లోపు మీకు అప్పజెప్తాను రోడ్ ఈ రోజు ముప్పై మీటర్లు క్వాలిటీకి ఈ రోజు వాటర్ ఉంది ఇసుకున్నాయి అన్నీ ఉన్నాయి మీరు మీరు మళ్ళీ ఇంకోసారి రండి మీరొచ్చేసరికి అయిపోతుందిక్కడ అయిపోతుందండి అయిపోతుంది చూసుకోండి సార్ సాయంత్రం మరోసారి రండి అయిపోతుందండి అయిపోతుంది సార్ మీరు సాయంత్రం రండి హే అలాగే అండి వెళ్ళిపోండి సార్ బాబు కారు వీళ్ళదమ్మా